భారతదేశంలో రవాణా వ్యవస్థ చాలా వైవిధ్యమైనది మరియు విస్తృతమైనది రోడ్ రైలు నీటి మరియు వాయు మార్గాల ద్వారా రవాణా జరుగుతున్నది రోడ్డు రవాణా చాలా ప్రచురంగా ఉంది మరియు దేశం నలుమూలల విస్తృతమైన నెట్వర్క్లను కలిగి ఉంది మొదటగా రోడ్డు రవాణా రోడ్డు రవాణాలో మనకి చూసుకుంటే బస్సులు కార్లు బైకులు సైకిళ్ళు మొదలైనవి ఉన్నాయి ఇవి మనకు మనము ప్రతిరోజు లేవగానే మనమే స్కూల్కి వెళ్లాలన్నా కాలేజ్కి వెళ్లాలన్నా పనులకు వెళ్లాలన్నా ఎలా వెళ్లాలా ఎక్కడికి వెళ్లాలైనా మనము ఈ మార్గాన్ని ఎంచుకుంటాము మనము కరెక్ట్ సమయానికి వెళ్ళగలిగే ఇది మనకు చాలా అవసరం ఇది దీనికి మనం ప్రధానమైన అవకాశాన్ని ఇవ్వాలి ఇది మనకు ప్రధానమైనది ఇంకా రెండవది రైలు రైలు మనం ఎక్కడికైనా కొంచెం దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు గానీ తొందరగా వెళ్లాలనుకున్నా అనుకో ఒక పక్కకి కాకుండా కొంచెం ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడు మనం రైలు రవాణలని ఎంచుకోగలము ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఇ వెళ్ళాలనుకున్నా గాని అప్పుడు మనం రైలు రవాణాని చూసుకుంటాం మళ్ళీ ఇంకా రైలు రవాణాలో మనము సరుకుల పంపిణీ కూడా చేసుకోగలము మనము బొగ్గు రవాణాన్ని బొగ్గును కూడా రైలు రవాణాలల్లో పంపించగలము ఇంకా మొదలైనవి స సరుకులను కూడా రైలు రవాణాలో మనము పంపిణీ చేయగలము ఇంకా నీటి రవాణా ఈ నీటి రవాణాాలు మనము సరస్సులను నదులను సముద్రాలను దాటి మనం సరుకులను పంపిణీ చేయగలము మన పక్క దేశాల నుండి మనకు మనకు సరుకులు కావాలంటే ఈ నీటి రవాణాాల నుండి మనము చెప్పించుకుంటున్నాము ఇది కూడా మనకు చాలా గర్వనీయంగా ఉంది ఎందుకనగా మన జ భారతదేశం దీంట్లో కూడా చాలా మంచి రవాణాన్ని పునరుపతున్న చేసింది చివరిగా వాయు రవాణా మన భారతదేశంలో మనకి ఎన్నో వాయు రవాణాలను ఉన్నాయి మనము చాలా తక్కువ సమయంలో మనం మనము మన దేశం నుంచి పక్క దేశంకి వెళ్ళగలిగే మనకు అవకాశం ఉంది ఎందుకనగా మన దగ్గర వాయు రవాణాలు చాలా మంచిగా ఉన్నాయి మనకు ఏ సమయానికి వెళ్లినా మనకు మనం పక్క ఎక్కడికైనా వెళ్ళగలము మన దగ్గర దానికి ఎలాంటి లోటు లేదు అందుకే మనము మన భారతదేశాన్ని రవాణా వ్యవస్థలో గర్వంగా చెప్పుకోగలము మనకు ఎలాంటి రోడ్ లేదని మనము అప్పుడే చెప్పేయగలము మన భారతదేశం ఈ రంగంలో మనల్ని రవాణా వ్యవస్థలో ముందుకు చాలా తీసుకెళ్ళింది రోడ్డు రవాణా వలన మన భారతదేశంలో చాలామందికి పనులు దొరుకుతున్నాయి దాన్ని ఇప్పుడు ఇంకా ఇంకా ఇంజనీర్లు ఇంకా కొత్తగా దాన్ని తీర్చిదిద్దడం వలన మనకి ఇంకా తక్కువ సయంలో మనం ఎక్కడ గమ్యానికి చేరుకోగలగానుకున్నా ఇంకా తక్కువ సమయంలోనే అక్కడికి చేరుకుంటున్నాము దీని వలన మనము వాళ్ళకి గర్వ ఏమంటారు వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మన భారతదేశంలో చాలా చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంది అంటే రోడ్డు రవాణానే ధన్యవాదాలు